హలో మేము ఫ్యామిలీ టూర్ వెళ్ళాలండి ఆటో బాడుగకి కావాలి ఐదుగురం వస్తామండి అవునండి రామాపురం అవునండి అవును

మాకు టూ డేస్లో కావాలండి

ఆ సరే మాములుదేనండి బాడిగ మీరెంతని చెప్పి అన్నారు అంటే ఏంటది ఇక్కడ విజిల్లుపేట అండి మాది

టెన్ థర్టీకల్లా రావాలి మార్నింగ్

అవునండి పికప్ కూడానండి

సరే సార్ మేము చెప్పి ఫోన్ చేస్తాములే కనుక్కుని ఫోన్ చేస్తాను ఓకే సార్